నేటి కాలంలో పిల్లల ఆడే కొన్ని కొత్త ఆటలు ఏమిటంటే పూర్వం మనం ఆడే విధంగా వాళ్ళు ప్రాచీనమైన ఆటలు ఆడటంలేదు నేటి కాలంలో వారు ఎక్కువగా ఆడుతున్న ఆటలు ఏంటంటే ఖో కబడ్డీ క్రికెట్ టేబుల్ టెన్నిస్ ఇలాంటివి అవుట్డోర్ గేమ్స్ వంటివి వాడుతున్నారు పైగా ఎక్కువ శాతం పిల్లలు నేటి కాలంలో ఆడుతున్న ఆటలు ఏమిటంటే మొబైల్ ఆటలే ఆడడానికి ఇష్టపడుతున్నారు వాటిలో ప్రధానమైనవి ఏంటంటే పబ్జి ఫ్రీ ఫైర్ లేదా క్యాండీ క్రష్ సబ్వే సర్ఫర్స్ అలాంటివి ప్రధానమైన ఆటలు ఆడటానికి వారు ఇష్టపడుతున్నారు పూర్వం మనం ఆడే విధంగా వారు బయట ఆడే ఆటలు ఎక్కువగా ఆడడానికి మొగ్గు చూపట్లేదు ఎందుకంటే సెల్ అనేవి ప్రతి ఒక్క పిల్లలు ఇంట్లో ఉండడం ద్వారా వారికి ఎలాంటి ఆన్లైన్ గేమ్స్ అని అలవాటు పడిపోయి పిల్లలందరూ ఎక్కువ వాటినే ఆడడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు